నాకు మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం మొదట పూల మొక్కలు పెంచటం అంటే నాకు ఎంతో ఇష్టం ఎక్కడెక్కడ లభిస్తుందో చిన్నచిన్న పూల మొక్కల నుండి పెద్ద పెద్ద రోజాపూలు ఉంటి అనేక రకాల పూలను మా యొక్క ఇంటి పక్కన గార్డెన్ లో ఎక్కువ పూల మొక్కలు ఎక్కువ పూల మొక్కలు నాటుతాను అవి ఎంతో బాగా ఎంతో పెద్ద పెద్ద చెట్లు అయి పూలు చాలా వరకు ఎక్కువ పని వస్తూ ఉంటాయి నేను ఆ పూలన్నీ రోజు రోజు కోసి దేవుడికి పూజిస్తూ ఆ దేవుడికి పెడతాను ఆ తరువాత నాకు చాలా ఇష్టం అంటే పండ్లు కూరగాయలు ఈ మొక్కలు కూడా మా గార్డెన్ లో చాలా ఎక్కువ వరకు చాలా ఎక్కువగానే ఉంది మాకు మార్కెట్ లో వెళ్లి కూరగాయలు తీసుకోవలసిన అవసరం లేదు ఎందుకంటే మా గార్డెన్ లోనే అనేక రకాల కూరగాయలు అనేక రకాల పండ్లు వంటివి ఎక్కువుగానే ఉంది మాకు మిగిలిపోయి వేరే వాళ్లకు కూడా కూరగాయలను వేరే వాళ్లకు కూడా కూరగాయలు ఇస్తాం ఇది మా గార్డెన్ లో నేను నాటుకునే మొక్కలు అంటే